నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను ఒక్క పుస్తకాన్ని చదివాను ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను ఆ పుస్తకం పేరు ఏమిటంటే అఖండ దీపం అఖండ దీపం స్టోరీ అనేది చాలా బాగుంటుంది చాలా భావోద్వేగానికి గురిచేస్తుంది అది ఆకాశంలో నుంచి ఒక నక్షత్రం భూమి మీద పడుతుంది ఆ భూమి మీది పడున్న నక్షత్రాన్ని ఒక మహారాజు గుర్తించి ఆ నక్షత్రాన్ని ఒక మహాద్వీపాన్ని తయారు చేస్తాడు ఆ మహాద్వీపాన్ని తీసుకెళ్ళి తన దగ్గరలో ఉన్న శివాలయంలో ఉంచుతాడు దాన్ని గుడిలో ఉంచడం వల్ల తన దేశం ప్రతిష్ట తన రాజ్య గౌరవం మహారాజు ఉన్న తేజం పెరుగుతుందని ఆ మహారాజు చానా గట్టిగా నమ్మాడు ఆ దీపంని చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఉన్న రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వచ్చి దాన్ని చూసుకోని దర్శించుకోని వెళ్ళేవారు అలా తన రాజ్యం ప్రదిష్ట బాగా పెరిగిందని ఆ మహారాజు నమ్మాడు అదే రాజ్యంలో ఉన్న తక్కువ జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని గుడిలోకి అనుమతించే వాళ్ళు కాదు కానీ వాళ్ళకి ఆ ద్వీ పాన్ని చూడాలని చాలా

ఆ ద్వీపాన్ని చూడడానికి గుడి దగ్గరికి తను తన భార్య పిల్లలతో కలిసి గుడి దగ్గరికి వెళ్తారు కానీ అక్కడ ఉన్న భటులు మీరు తక్కువ జాతి వాళ్ళు మీకు గుడిలో ప్రవేశం లేదంటూ వాళ్ళని బయటకి నెట్టేస్తారు అందుకి వారిని చానా బాధపడి మనమెందుకు ఆ ద్వీపాన్ని చూడలేకోకుండా చేస్తున్నారు కాబట్టి తను భార్యా బాధకి గురైన అందువల్ల నేను ఇంకా ఆ దీ పాన్ని ఆ గుడిలో ఉంచకూడదని తను గెట్టిగా ప్రయత్నించి గుడిని గుడిలో ఉన్న ద్వీపాన్ని తీసుకొచ్చి తన భార్యకి బహుమతి ఇవ్వాలని అతను అనుకుంటాడు అందువల్ల స అతను అధ్రరాత్రి పన్నెండు గెంటలకు వెళ్ళి ఆ గుడిలోకి వెళ్ళి దొంగతానం చేసి ఎంతో కష్టతరమైన ఆ గుడిలోకి ప్రవేశించి త అక్కడున్న ఆటంకాలన్నీ అడ్డుకొని తను ఆ ద్వీపానికి చేరుకొని ఆ ద్వీపాన్ని తీసుకొచ్చి తన భార్య దగ్గర పెడతారు అది తెలుసుకున్న రాజు వెంటనే వాళ్ళు ఇల్లు చుట్టుముట్టి తన పిల్లల్ను తన భార్యను అతనును చంపాలని చూస్తారు కానీ అతను మాత్రం తనకి డూప్లికేట్ తయారు చేసి ఆ దీపాన్ని డూప్లికేట్ తయారు వ్ రెండు దీపాలను తీసుకొచ్చి తన భార్య దగ్గర పెడతాడు అతను నేను చనిపోతాను నన్నేమో రాజు బతకనివ్వడు అందుకని నువ్వు పిల్లలు జాగ్రత్తగావుండండి ఇదిగో ఇది స్వచ్ఛమైన దీపం ఇది అబద్దపు దీపం దీన్ని నేను దానికి భిన్నంగా తయారు చేశాను దీన్నెత్తి వాళ్ళ ముందర పెట్టు ఇది దీ దీన్ని ఎక్కడనా జాగ్రత్తగా పెట్టుకుని ఇది ఉన్నది మన ఇంటి మన తక్కువ జాతి వాళ్ళ స్థలంలోనే ఉందని మీరు గర్వపడండి అని చెప్పి అతన్ని రాజభటులు పట్టుకోని ఒక జలపాతంలో తోసి చంపేస్తారు ఆ చరిత్ర విన్నప్పుడు నాకు చాలా భాగోద్వేగానికి గురయ్యాను